పదహారు వేలు యాభై వేలు ఒక లక్ష యాభై వేలు రెండు లక్షల ముప్పై వేలు మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది